హలో చెప్పండి సార్ దిస్

వైజాగ్ సార్ వైజాగ్లో చాలా ఫ్యామస్ ప్లేసెస్ ఉన్నాయి సార్ వైజాగ్ అంటే కైలాసగిరి జూ పార్క్ నెక్స్ట్ ఆర్కే బీచ్ వైజాగ్ బిర్ని అర్మత్ టేబులు నెక్స్ట్ ఇంకా వై మళ్ళీ వైజాగ్ నుండి ఒక సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అరకు ఉంటుంది సార్ అది చాలా బాగుంటుందదయితే అరకు అయితే బొర్రా కేవ్స్ ఉంటాయి మ్యూజియం ఉంటుంది కాఫీ కాఫీ తోటలుంటాయి ఇంకా చేప ఫ్రై ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకా దానికయితే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అవుద్ది అంటే ఎంత ఎంతమంది రావాలనుకున్నారు మీరు సిక్స్ మెంబెర్స్ ఆ సిక్స్ మెంబర్స్ అయితే ఓన్లీ వైజాగ్ సిటీ వరకయితే సే సెవెన్ థౌజండ్ అవుద్ది సార్ మరి అరకు అది అన్న అరకు అయితే ఇంకా ఎక్స్ట్రా టూ థౌజండ్ పడుతుంది సార్ సిక్స్న అలాగైతే సిక్స్ ప్లస్ టూ ఎయిట్ థౌజండ్ పడుతుంది సార్ అలాగైతే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అంటే మరి ఓ ఫైవ్ హండ్రెడ్ వరకే అయితే తగ్గించగలం సార్ అంతకంటే అయితే అవ్వదు ఇంకా ఎందుకంటే మాకు కూడా ప్రాఫిట్స్ ఉండాలి కదా మరి తీసుకెళ్ళినందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు అంటే సిక్స్ అంటే సెవెన్ ఫైవ్కి అవుతుంది సార్ ఎప్పుడు రావాలనుకుంటున్నారు మీరు ఏ డేట్ ట్వెల్వ్ థర్టీన్ సార్ ఓకే సార్ అయితే వై వైజాగ్ అయితే మంచి ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా మంచి ప్లేస్ సార్ ఎక్కువ మంది టూరిస్ట్లు కూడా ఈ వైజాగ్ డిస్ట్రిక్ట్కే వస్తారు ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మీరు కరెక్ట్గా చెప్తే మేము అప్పుడు మేము బుక్ చేయడమో అది జరుగుతుంది సార్ అది

వచ్చే ముందు కాల్ చేయండి సార్ మర్చిపోకండి ఈ నెంబర్ సేవ్ చేసుకోండి సార్ ఇది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్